చెప్పండి ఎవరు చెప్పండమ్మ

అవునమ్మా మా కన్సల్టెన్సీ ద్వారా చాలా ఆపర్చు అదే ఆపర్చునిటీస్ ఉంటాయి అలాగే మా కంపెనీ అనేది చాలా కంపెనీస్తో టై అప్ అయి కూడా ఉంది ఓవర్ త్రీ హండ్రెడ్ కంపెనీస్తో మాది టై అప్ అయి ఉంది అలాగే మేము చే ప్రొవైడ్ చేసే మీరు ఎంసీఏ అంటున్నారు కాబట్టి కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ ద్వారా మేము జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము కానీ మేము ఫైవ్ మంత్స్ కోర్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం ఫోర్ మంత్స్లో మేము మీరు అనేది తీరీటికల్గా చదివి ఉంటారు ఎంసీఏ

ఒకే అమ్మ ఆ సరేనమ్మా మేము ఫైవ్ మంత్స్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు ఫోర్ మంత్స్ అనేది మీకు టెక్నికల్ నాలెడ్జిగా ప్రొవైడ్ చేస్తాం అసైన్మెంట్ పెడతాం మీకు టార్గెట్ ఇస్తాం ఇవన్నీకూడా ఇన్ టైంలో చెయ్యాలి మీరు లాస్ట్ ఫిఫ్త్ మంత్ అనేది మేము ఆపర్చునిటీస్ చూపిస్తాం మీకు మేము ఆపర్చునిటీ చూపించేంత వరకే మేము పని చేస్తాం అది ఆ ఇంటర్వ్యూ క్రాక్ చెయ్యడం కానీ అందులో మాట్లాడటం కానీ అది మీ వంతు ప్రయత్నం

అవునమ్మా ఇది ఫోర్ మంత్స్లో మీకు ఎలాగో చేస్తాం కాబట్టి ఇందులో మీకు డైరెక్ట్ నాలెడ్జ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవి అన్నిపెరుగుతాయి మీకు అలా అలాగే మా కన్సల్టెన్సీ అనేది ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ ద్వారా కూడా రెజిస్టర్ అయి ఉంది మీకు ఎటువంటి అభ్యంతరం పడాల్సి భయం కానీ పడాల్సిన అవసరం లేదు మా దగ్గరకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ ఇది ఆగస్టు కాబట్టి సెప్టెంబర్ థర్డ్తో స్టార్ట్ అవుతుంది రీసెంట్గా ప్లేస్మెంట్ అయిన వర్క్ లిస్టు కూడా మేము పంపిస్తాం మీకు వాట్సాప్లో ఇదేనా అమ్మ మీ వాట్సాప్ నంబర్ టూ త్రీ మినిట్స్లో మీకు మా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అలాగే మాకు లాస్ట్ బ్యాచ్ కూడా ప్లేస్మెంట్స్ అందరికీ వచ్చాయి అవి కూడా మీకు లిస్ట్ పంపిస్తాం డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదమ్మా మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఐడి ప్రూఫ్ కాని ఏదైనా తెచ్చుకుంటే సరిపోతుంది అమ్మ వ వచ్చె వచ్చెయ్యండి పర్లేదు ఓకే ఓకే